నేను డ్రాయింగ్ మొదలుపెట్టి మూడు నెలలవుతుంది డ్రాయింగ్పై నాకు ఆసక్తి కలిగించిన అంశాలు ఏమిటంటే సుద్ధలు లేదా ప్రత్యేక గాజుప పెన్నులు అవి చాలా సరదాగా ఉంటాయి మరియు సులభంగా శుభ్రం చెయ్యడానికి అవి రూపొందించబడ్డాయి అలాగే వేసినటువంటి డ్రాయింగ్పై రంగులు వెయ్యడం కూడా నాకు చాలా ఆసక్తికరంగా అనిపించింది నాకిష్టమైన ఆర్టిస్ట్ ఎవరంటే రాజా రవి వర్మ గారు